ఏం రా ఎలా ఉన్నావ్ రా బాగున్నాను తిన్న బా చూస్తివా న్యూస్ అంతా

ఎట్టాగో యా న్యూస్ పేపర్లో ఏది మంచి ఏది వేస్తారో ఏది చెడుగా రాస్తారో ఏది తెలియనంతదే

ఎటు పోయింది మ్యాచ్ నిన్న ఇండియా

బాగాడినారంతా

నిన్నేమైన జరిగిందా మ్యాచ్ ఇండియాకి ఓకే ఈరోజు ఏమన్నా ఉందా ఇండియాకి మల్లా పర్ల బాగానే ఆడుతున్నారు మరి ఇండియా వాళ్ళంతా చదువుతున్న ఇప్పుడు గాని చిత్తూరులో గాని అదే మున్సిపాలిటీ అంటే వచ్చి క్లీన్ చేస్తున్నారు కదా అదంతా ఎక్కడెక్కడ అంత డ్రైనేజ్ అంతా ఓవర్ఫ్లో అవుతుందో దాని గురించి అంతా అదే కదా వేస్తున్నారు చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఏం ఏం ఉన్నాయి అవన్నీ చూసి చెప్పండి మేము క్లీన్ చేస్తాం అంతా అని నేను సాక్షి పేపర్ నువ్వు

చిత్తూరు జిల్లా పేపర్లో వేశారు చూడు వెనకాల ఆ పేపర్ ఆ పేపర్లో ఉంది వెనకాల అదిగాని చూస్తివా ఇది ఇజ్రాయిల్ పైన జరుగుతాంది వరల్డ్ వార్ ఇంకా అది పోతూనే ఉంది వాళ్లది

అబ్బా ఏ మ్యాచ్ బా ఈరోజు

ఎవరు బాగా ఆడుతున్నారు ఈ వరల్డ్ కప్లో బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు అది అలానే ఉండాలా మనము మనోళ్ళేముంది మంచిగా చూపిస్తున్నారు ప్రతి ఒక్కరూ రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చేసా పర్లేదు అబా ఏదన్నా ఈ న్యూస్ చూస్తంటే అన్నీ ఒక్కోటి ఒక్కోలా ఉన్నాయి

అవును అవును ఇదేమైంది మళ్ళా చంద్రబాబు జైలుకి పోయింది ఏమైంది మళ్ళా

మొత్తానికి ఈరోజు ఈరోజు రెండు మ్యాచ్లు ఉన్నాయి అయితే ఓకే బా అక్కడ అక్కడ ఏమన్నా చిత్తూరు మున్సిపాలిటీ ఏమైనా చేస్తున్నారా ఇంటిదగ్గర ఉండి ఏమన్నా అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు సచివాలయం వాళ్ళంతా వస్తున్నారా వాళ్ళేమన్నా చేస్తన్నారా ప్రతి ఒక్క విషయం బానే చేస్తన్నారా సరే బా అయితే ఎట్టా ఈరోజు ఈవినింగ్ ఇద్దరం కలిసి పోదాం క్రికెట్ మ్యాచ్ చూసేకి ఓకే బా అయితే సాయంత్రం కలుద్దాం అయితే సరే బా బాయ్ బా